చెప్పండి ఎవరు చెప్పండి చెప్పండి అవునండి

ఓకే అండి ఫొటో అంటే ఎంగేజ్మెంట్ కానీ

ఇప్పుడు అయితే ఒక ఇరవై వేలు అండి మొత్తం మ్యారేజ్ మొత్తం కవర్ చేయాలంటే లక్ష అయిద్ధి అండి ఈ ఇరవై ఉంటాయి అండి కొన్ని ఫొటోలు తక్కువ కాపీ తీసి పది

కొంచం

వస్తుంది అండి ప పది వేలు అయితే ఓకే అండి చెప్తాము కొంచెం తక్కువ ఫొటోలు తక్కువ వస్తాయి అండి ఓకే ఓకే అండి లక్ష్మీదేవి పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అండి సరే అండి ఓకే అండి ఓకే